అవునండి చెప్పండి ఓకే ఓకే ఓకే వస్తుందండి మనకు ఈ క్లాసికల్ డ్యాన్స్ అది అంటే కొంచెం టైమ్ పడుతుంది ఫోక్ డ్యాన్స్ అయితే ఈజీనేనండి మీరు ఈజీగా కొంచెం లోపల మీరు గట్టిగా అనుకుంటే అయిపోతుందండి మీకు పట్టుదల ఉండాలి ఫస్టు నేను నేర్చుకుంటా ఓకే మీకు పట్టుదల ఉండాలండి ఫస్టు నేర్చుకుంటా అని ఓకే

ఓకే మ్యాడమ్ మీరొకసారీ మా స్కూ మా క్లాస్ అంటే మా డ్యాన్స్ క్లాస్కొచ్చి విజిట్ చేయండి ఎలా ఉందో చెప్పండి మీరయితే వన్ మంత్లో మీరు నేర్చుకోగలుగుతారు మీ పట్టుదలతో యా అండి ఓకే మీక్ మీకు నచ్చినప్పుడు వచ్చి విజిట్ చేయొచ్చండి వాట్సప్లో పెడతానండి వాట్సప్లో పెడతాను వన్ మంత్లో మీకు డ్యాన్స్ వచ్చేస్తుంది మా దగ్గర చాల బాగుంటుందండి మా దగ్గర చాలా బాగుంటుంది మీరొక్కసారి మా డ్యాన్స్ క్లాస్కొచ్చి విజిట్ చెయ్యండి మీకు నచ్చుతుంది పక్కా షూర్ మేం నమ్మకం ఇస్తాం నేర్చుకుంటారండి పక్కా నేర్చుకుంటారు తప్పకుండా పర్ మంతొచ్చేసి టెన్ తౌజండ్ అండి

ఓకే మీరొకసారి అయితే స్కూల్కొచ్చి చూడండి స్కూల్ అయితే చాలా బాగుంటుంది డ్యాన్స్ స్కూల్ అయితే ఒకసారి విజిట్ చెయ్యండి మీరు నేచర్ అంతా చాలా బాగుంటుంది ప్లేసెస్ కూడా ఓకే మ్యాడమ్ త్యాంక్ యూ